ఆర్టిస్ట్గా నేను ఎదుర్కొన్న సవాళ్ళు కష్టాలు ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ఆర్ట్ వేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఒక ఆర్టిస్టు బాధ ఒక ఆర్టిస్ట్కు తెలుస్తుంది ఒక ఆర్టిస్ట్ భావన ఇంకొక ఆర్టిస్ట్కు తెలుస్తుంది ఆర్టిస్ట్గా నేను ఎదుర్కొన్నఅంటే నేను డ్రాయింగ్ వేసేటప్పుడు అవి అన్నీ పక్కవాళ్ళు అవి ఏమి పిచ్చి గీతలు మీరు ఏమి పిచ్చి గీతలు గీస్తున్నారు అని హేళన చేయటం ఇంట్లోవాళ్ళు అయిన చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా పిచ్చి గీతలు గీయడం వల్ల నీకు ఏమి భవిష్యత్తు ఉంటుంది అని హేళన చేసేవాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ ప్రేరణ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మంచి ఆర్టిస్టు వేసే ఈ బొమ్మలని చూసి వాటిని చూసిన ప్రేరణ కలుగుతుంది నా ఆర్ట్ సామగ్రి స్టేషనరీకి చాలా కొరత ఉండే ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ని కాబట్టి నాకు కొనుక్కోడానికి పైసలు లేకుండే పైసలు లేవు మా మమ్మీ వాళ్ళని అడిగిన మాది పేద కుటుంబం కాబట్టి మా అమ్మా నాన్న వాళ్ళు కూడా నాకు మద్దతు ఇవ్వలేక పోయేవాళ్ళు నేను దాని వల్ల చాలా కష్టపడ్డాను స్వయంగా పనిచేసి ఆ పైసలతో చిన్న చిన్న సామాగ్రి ఆ పేపర్లు కానీ పెయింటింగ్ వేసే కలర్స్ అవి ఇవి కష్టపడి కొనుక్కున్నాను